నమస్కారం అమ్మ మర్చిపోయా అదే మొన్న ఈ మధ్యన చివరిలో క్రౌడ్ గురించి అదే ప్రజల భక్తుల ఎక్కువ మంది ర రద్దీ అవుతుందని చెప్పి కంప్లైంట్ పెట్టారు కదా అమ్మ దాన్ని మేము కొంచెం దానికి తగిన చర్యలు తీసుకొని ఏవో ప కొన్ని పనులు చేసాము ఇప్పుడు అది ఎలా ఏమైంది మెరుగయిందా లేదా అని దాని గురించి మాట్లాడదామని పిలిచాను

ఏ ఏ ఏ ఆయన చెప్పారని రాసుకొస్తామని తెలుసా ఇబ్బంది లేకుండా ఉంటుందంట అండి మరి ఇప్పుడు వాటిలకి సంబంధించి వచ్చిన ప్రతి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి ఇవ్వడం అనేది సాధ్యమేనా అవుతుందా అండి నేనైతే అనుకోవట్లేదు అండి చూద్దామండి పైనుంచి కూడా మనకు నిధులు రావాలి కదండీ మరి టీటీడీ అంటే అక్కడక్కడ వచ్చే నిధులనేవి

అదే అండి దాని గురించే అంత టైం పట్టకుండా ఆ పూజ గదిలో ఉండే వారికి కొంచెం ప్రతి ఒక్కరి పేరు కొంచెం ఎటువంటి వెయిట్ వెయిట్ చేసి లేకపోతే అక్కడ ఆలస్యం లేకుండా తొందర తొందరగా అవ్వ కొట్టేలాగా మనం వాళ్ళు చెప్పాలండి ముందు అక్కడ ఉన్న వాళ్ళకి మెం మొన్న అక్కడ పార్కింగ్కి లేదన్నారు అని ఒక పెట్టాం స్థలం దగ్గర పెట్టాం అదే ఆడనే పని అవుతుందా అండి

తప్పకుండా పెట్టేద్దాం ఏమన్నా ఉంటే రా రాత్రిలో లైట్లు పెట్టి పెడదామండి ఇంకేమన్నా ఉన్నాయా అండి ఇబ్బందులు అంటే పోలీసులు ఉన్నాం పోలీసులు పెట్టాను కదా ఉన్నా పెట్టిచ్చాం కదండీ ఆల్రెడీ అంటే ఉన్న ఉన్న పోలీసులే కాకుండా ఇంకా అదనంగా ఇంకొక పాతికమందిలో ముప్పై మందిలో వేశారు కదా

జనం అయితే ఉన్నారు కానీ వాళ్ళు సరిగా పనిచేయట్లేదు అయితే వాళ్ళని సరిగా పని చేయించాలి ఉన్న చోట ఏంటి అంత మంది ఉండటం లేని చోటు వెళ్ళాలి కదా వాళ్ళు సరే అండి మీరు చెప్పారు కదా నేను మిగతావన్నీ కూడా ఆలోచించి నేను పైన వాళ్ళతో మాట్లాడి ఆ టీటీడీ బోర్డు మెంబర్లు ఉంటారు కదా అండి వాళ్ళతో కూడా కొద్దిగా చర్చలు చేసి చూద్దాంలెండి జరిగేది దేవుని మీద ఆజ్ఞపరంగా ఇంకా ఏదైతే అదే అవుతుంది మనం అన్ని చూద్దాం మీరు చెప్పినవన్నీ సరే అండి ఉంటా కొంచెం పని ఉంది మీటింగ్ ఉంది వెళ్ళాలి